మేము పెయింటింగ్ లేదా చేతితో తయారు చేసిన కార్డులను బహుమతిగా ఇచ్చాము అది నాకు నా మనసుకి నచ్చిన వాళ్ళు నాకు ఇష్టమైన వారు ఫ్రెండ్స్ కి అలా ఇచ్చాను అవి చేతితో తయారుచేసిన వాటి వస్తువులకి సెంటిమెంట్ విలువ ఎందుకు ఎక్కువ అంటే ఈ చేతితో తయారు చేసిన వాటికి వాళ్ళు మనస్ఫూర్తిగా తయారు చేయడం జరుగుతుంది ఎదుటివారి ఆలోచనలకు తగ్గట్టుగా వాళ్ళకు నచ్చిన విధంగా ఈ కార్డులను వాళ్ళ వాళ్ళకు బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళ మీద ఇష్టాన్ని ఈ బొమ్మ రూపంలో చూపించడం జరుగుతుంది కాబట్టి ఈ చేతితో వేసిన కార్డ్ చేతితో రాసిన కార్డులకు ఈ సెంటిమెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది వాళ్ళు వాళ్ళ మీద ఉన్న ఆలోచనను బట్టి వాళ్ళ మీద ఉన్న ఇష్టాన్ని బట్టి ఈ బొమ్మ రూపంలో ఈ కార్డు రూపంలో ఎదుటి వారికి తెలియచేయడం జరుగుతుంది అందువలన ఆ వస్తువులకి సెంటిమెంట్ అనేది ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తా ఉంటారు వాళ్ళ మనస్ఫూర్తిగా అది చేయడం ద్వారా వాళ్ళు ఈ వస్తువులకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది అందుకే ఈ చేతితో వేసినా వస్తువులు ఊ కార్డ్స్కి సెంటిమెంట్ అనేది ఎక్కువగా ఉంటుందన్నట్టు ఏ ఎవరి లోపల అయినా